హలో అమెజాన్ నుండా అండి నేను రెడ్మీ నోట్ ఎయిట్ ప్రో ఉన్న ఆర్డరు ఇచ్చాను అండి అనుకున్న కలరు రాలేదు అనుకున్న క్వాలిటీ రాలేదు నేను ఒక క కెమెరా క్వాలిటీ అయితే మరి దారుణంగా ఉంది అంత అనుకున్నంత మెగాపిక్సల్ రాలేదు ఏమీ రాలేదు సౌండ్ క్లారిటీ బాగా లేదండి గ్లాస్ కూడా చాలా సెన్సిటివ్గా అనిపిస్తుంది అండి బ్యాక్ కవరు అనుకున్నంత రాలేదు చార్జింగ్ కూడా ఎక్కువ సేపు ఉంటలేదు అండి దాని కాస్ట్కి తగ్గట్టు ఏ మాత్రం ఫీచర్స్ లేవండి అందుకే అంటున్నాను దీన్ని రీఫండ్ లేకపోతే ఎక్స్ఛేంజ్లో పెడతాను అండి ఎందుకంటే అనుకున్నంత ఏమీ రాలేదు తగ్గట్టు నేను ఒక ఎక్స్పెక్టేషన్స్ అనుకుంటే ఇది ఇంకొక రకంగా వచ్చింది దాని కెమెరా క్వాలిటీ బాగాలేదు సౌండ్ క్లారిటీ లేదు వీడియో క్లారిటీ కూడా చక్కగాలేదు ఇదంతా మొత్తం బ్లర్ బ్లర్గా కనిపిస్తుంది అండి కాల్స్ మాట్లాడేటప్పుడు మళ్ళీ ఆటోమేటిక్ రికార్డు అవడం

కాదండి మీరు ఒకసారి మీ కస్టమర్ సర్వీస్ నుంచి మాకు ఏమైనా ప్రొవైడ్ చేస్తాను అంటే మేము కూడా వింటాము కెమెరా క్వాలిటీ చాలా తక్కువ వస్తుందండి

లేదండి నాకు సౌండ్ క్వాలిటీ కూడా మేము ఏదైనా పాటలు వినేటప్పుడు ఏం చేస్తున్నా వీడియో చూసేటప్పుడు వీడియో క్లారిటీ రాదు పాట వినేటప్పుడు పాట క్లారిటీ రాదు